హలో చెప్పండి అవును సార్ మీ అబ్బాయి అసలు చదవకుండా గేమ్స్ అవి ఆడుతూ టైం స్పెండ్ టైం స్పెండ్ ఎక్కువ గేమ్స్ మీద ఫోకస్ పెడతాడండి

మీరు ఇంటిదగ్గర చదివించండి మేము కూడా ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తాం చదివిస్తాం ఓకే సార్ అవును సార్ ఓకే సార్ అలాగే సార్ ఓకే సార్ అల్లరి చేస్తుంటాడండి ఎక్కువ ఓకే సార్ అవును ఓకే సార్ లేవు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ